నేను కేమెరాలో ప్రకృతి మరియు పక్షుల ఫోటోలు తీస్తాను ఎందుకంటే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది చెట్లు పక్షులు సరస్సులతో ఎంతో ప్రశాంతంగా కనబడుతుంది ప్రకృతి చూడడానికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అందిస్తుంది